బ్రో ల్యాప్టాప్ సర్వీస్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నా అసిస్టెంట్ అంటే అవుతుంది తమ్ముడది అంటే అంటే ఏది పడితే అది ఎక్కిస్తే కూడా దాంట్లో ల్యాప్టాప్లో కొంచెం స్లో అవుతుందన్న మాట అట్లా అంటే మనం క్రోమ్లోకెళైనా డౌన్లోడ్ చేసేటపుడు అన్ని డౌన్లోడ్ చెయ్యద్దు అవును తమ్ముడు మీ దాంట్లో మళ్ళ చూసినా మీ ల్యాప్టాపు మీ ల్యాప్టాప్లో యాంటీ వైరస్ కూడా లేదు అది ఎక్కించాలా అది యాంటీ వైరస్ ఎక్కించాలా అది మళ్ళ మీకింకేమైనా చేంజ్ చెయ్యాలా ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చేంజ్ చేద్దాం మా అంటే అది పాత వర్షన్ కదా అంతా లేదంటున్నా మంచిగా అన్నీ ఎక్కించి ఒకసారి చేద్దాం తమ్ముడు చూద్దాం అంతా అంటే ఒకసారి ల్యాప్టాప్ కూడా మొత్తం చూడాలి ఇప్పుడు ఇప్పుడే ఇప్పిన ల్యాప్టాప్ అంతా

అవుతుందన్న ఐదు వేల దాకా అంటే వారంటీ ఇచ్చినన్ని రోజులు ఏం కరాబ్ కాదు వారంటీ అయిపోయినాకనే కరాబ్ అవుతుందన్నా ఎదవలు కంప్యూటరోళ్ళు వాళ్ళు చూసుకునే ఇస్తారన్న అంతా అంతా ప్లానింగే ఇది గండిమైసమ్మ సర్కిల్ కాడనే అన్న సర్కిల్ కాడికి వచ్చేయ్యండి అన్నా మీరు ఆ కమాన్ కాడికి వస్తే మీకు అగుపిస్తుంది ఎక్కడ మా రిపేరింగ్ షాప్ ఎక్కడుందని అదదే నాకు తెలుసు అదే మీ బ్రదరో ఎవరో వచ్చి ఇచ్చిపోయినారుగా సరే అన్నా మరుంటున్నా సాయంత్రం వచ్చినాకా ఇచ్చేయండన్న సరే అన్న